మా ఊళ్ళో వ్యవసాయం చేసేటప్పుడు నారు వేయాలన్నా ఇంకేదన్నా విత్తనం నాటాలన్నా ఏంజేయాలన్నా కాని కు కులోళ్లూ కొంచుం ఇదిగా ఉన్నప్పుడూ అంటే ఎటు చూసినా పనులే ఉంటాయి కాబట్టి ఒక్కోసారి కూలో కు కూలీ వాళ్ళు రావడం కచ్చి కష్టంగానే ఉంటుంది ఆ కష్టంగున్నప్పుడు ఏందంటే ఎకరాకీ రెండు వేలు మూడు వేలు అట్లా ఇస్తున్నారు కదా అనుకున్నప్పుడు మేమొక మూడు వేలిస్తాము రమ్మనండి అని చెప్పి వాళ్ళని ఇంక పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము అది ఇదని చెప్పర చెప్తే అతన వా వా వాళ్ళ దగ్గర వాళ్ళ పైనుండే మేస్త్రీ వాళ్ళ దగ్గర ఒక మేస్త్రిగా కానో ఎవరో ఒకరు వాళ్ళమీ వాళ్ళ పైనుంటారు కాబట్టి వాళ్ళకా మాటగా అని చెప్తే చెప్పి అది చేసుకొని లేదు మేము మా పనికి కాని వస్తే ఇదిగో ఈ తింటానికిస్తాము ఈ బఠానీలనో ఉప్పుచెనగలనో లేకపోతే వేరుశెనాపప్పనో ఏవో ఒకటి తెచ్చిస్తాము పదిరూపాయలకు కూలి ఏక్కువగా మీకు ఇస్తాము అదీ ఇదని చెప్పి అన్నప్పుడేందంటే వాళ్ళు మన పొలంలోకొచ్చి మీ ప పాలనోళ్ళింతిస్తామన్నారు అని చెప్పి మన దగ్గరకొచ్చి మన మ మన పొలమే వేయడము అట్లా ఇది చేస్తారు రోజువారీ కూలిలకి కూడా రూ వంద రూపాయలు ఇచ్చేటప్పుడు ఏంటంటే వంద రూపాయలు ఇచ్చేటప్పుడు నూట యాభై రూపాయలన్నా ఇస్తాం రండి అనని చెప్పి అనంటే వాళ్ళు యాభై రు రోజువారి కూలి ఇది కాబట్టి ఏదయినా అవసరాలకొస్తాయనిదిను యాభై రూపాయలయిన వాళ్ళకి అవసరానికి అట్లా వస్తాయి అదీ ఇదీ అననుకొని యాభై రూపాయల కోసం ఎక్కువ ఎక్కువ కోసం పా వాళ్ళు అట్లనే వచ్చి మన దగ్గర ఇది చేసుకొని సాయంత్రానికి మన పని మనకి పూర్తి చేసి వాళ్ళు వెళ్తారు ఎల్లాయికు కూలీ కార్యక్రమాలు కా కార్మికులేందంటే ఈ అప్పుడేందంటే ఓ కూలోలకి పదిరూపాయ మా చిన్నప్పుడేందంటే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా ఇస్తాం మాకు వ మాకు వయసు పెరిగే కొలది అవి కూడా కూలీలు కూడా పది ఇరవై యాభై అట్లా ఇస్తూ వచ్చారు వంద రూపాయలు మాకు కొంచెం వయసు వచ్చేసరికి వంద రూపాయలు ఇప్పుడేందంటే మూడొందలు నాలుగొందలు ఇస్తున్నా కాని కూ కార్మికులూ మాకు ఇదిగా ఉంది మాకు సరిపోవట్లేదు అదీ ఇదని చె అదేమంటే ప్రతి వస్తువు ఇట్లా పెరిగిపోయుంది అదీ ఇదని చెప్పి అని అంటన్నారు అంటన్నారు కాబట్టి వాళ్ళకి ఒక రూపాయి ఎక్స్ట్రాగా కానిస్తే దాన్ని బట్టి మళ్ళీ మనకీ వ వచ్చే వ్యవసాయంలో కూడా గో మన కూలి మంచి చెడు అన్నీ సరిపోతాయా లేదా అని చెప్పి మనం కూడా దాన్ని చూసుకొని రేపు వచ్చే వ్యయం దానికి సరిపోద్దా లేదాని మేం కూడా చూసుకొనేదన సరే కూలోళ్లకే కదేంట్లే మనం పెడుతుందనని చెప్పి కూలోల వరకు ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చయినా కాని వాళ్ళని తీసితెచ్చుకొని ఇది చేపించుకొని అంతా ఇచేసుకొని ఇది చేసుకొని వాళ్ళు చేత పని చేయించుకుంటాము పనిచేయిచ్చుకుంటే విధంగా కూలోలు మన మన ఇదికి పాలనోళ్ల పనికెళ్తే వా పది రూపాయలు ఇస్తారు కదా అనని చెప్పి మన దగ్గరికి వచ్చి మన మంచి చేడు అన్నీ చూస్తారు వాళ్ళు అందుకని వాళ్ళని అట్టా విధంగా కూలోళ్ళని జాగ్రత్తగా పట్టుకొని వస్తాను ఒ ఒక్కోసారి అన్నం కూడా పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి అన్నం పెట్టాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అన్నం కూడా పెట్టి మంచి చెడు అన్నీ వాళ్ళవి చూస్తే చూ అవి చూసి అందిని అన్నీ సాయంత్రానికి ఇదిగో మీ కూలింతా అని చెప్పి ఒక రూపాయి ఎక్స్ట్రాగా ఇచ్చేమంటే వాళ్ళే సంతోషంగా ఇంకోసారి కూడా పనికి రావడానికి మన దగ్గరకి ఒప్పుకుంటారు